నాకు రచనలు చేసే అలవాటు లేదు అందువలన నాకు ఎవరూ మార్గదర్శకులు లేదా రోల్మోడల్ అంటూ ఎవరూ లేరు కానీ నాకు పుస్తకాలు చదవడం మాత్రం చాలా ఇష్టం అందువలన సమయం దొరికినప్పుడు కథల పుస్తకాలను నవలా సాహిత్యాన్ని ఎక్కువగా చదువుతుంటాను ధన్యవాదములు